సార్ ఇక్కడ మేము అనంతగిరి విజిట్ చేస్తున్నాము మీ దగ్గర ఏమైనా రెస్టారెంట్స్ గిట్లా ఏమైనా ఉన్నాయా సార్ ఎలా అయినా సీ ఫుడ్ లేదా నాన్ వెజ్ అలాంటివి అలా ఉంటే నాన్ వెజ్ అంటే దేంట్లో కావాలి సార్ సార్ హై రేటింగ్స్ మాత్రమే కావాలి సార్ లో రేటింగ్స్ అయితే వద్దు మాకు చాలా మెంబర్స్ ఏం లే ఫోర్ ఫోర్ పాయింట్ రేటింగ్స్లో లేవా సార్ ఏవీ డిస్టెన్స్ ఎంత అవుతుంది సార్ మరి మాకు అక్కడి నుంచి అనంతగిరి నుంచి అది అంతా ఏమైనా వెహికల్ ఏమైనా ఉంటాయా మరి సర్వీస్ ఎలా ఉంటుంది సార్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటి ఉంటాయి సార్ అలా ఏం లేదు సార్ ఫేవరెట్ ఫుడ్ అయితే చాలు ఓ ఓకే సార్ మళ్ళీ అలా అయితే ఓకే ఓకే ఓకే